నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ జనవరి ఒకటి నూతన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం